ఆంధ్రప్రదేశ్లో మతపరమైన సాంప్రదాయాలు ఏంటంటే శనివారం రోజున శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం జరుగుతుంది పొద్దున లేవగానే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి పాటలతో ప్రార్థనలు చేయడం జరుగుతుంది శ్రీ వేంకటేశ్వర స్వామికి అట్లు బియ్యం అన్నం నువ్వులు చక్కెర వడ బెల్లం వంటి నైవేద్యాలు కూడా చేయడం జరుగుతుంది వేడుకలలో బ్రహ్మోత్సవాలు కళ్యాణం అన్నదాన కార్యక్రమాలు తీర్థయాత్రలు ఇవి చేయడం జరుగుతుంది ఈ మాకు ఇష్టమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఉపవాసం ఉండడం జరుగుతుంది ఈ మతపరమైన పుస్తకాలు భగవత్బీత భగవద్గీత రామాయణం చదవడం జరుగుతుంది మార్నింగ్ లేవగానే యోగా చేయడం కూడా జరుగుతుంది ఇది మా ఆంధ్రప్రదేశ్ లో అనుసరించే మతపరమైన సాంప్రదాయాలు ఇక్కడ మేము శ్రీ వేంకటేశ్వర స్వామిని అతిగా కొలవడం జరుగుతుంది ఇది మా యొక్క ఇష్ట దైవం శనివారం రోజున ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఉపవాసం నిర్వహించడం జరుగుతుంది